హలో ఓలా క్యాబా అండి ఓకే అండి నేను గరపతి నగరం వెళ్ళాలి అండి విజయనగరం నుంచి నేను విజయనగరం వై జంక్షన్ దగ్గర మా ఇల్లు మీరు రాగలరా ఓకే అండి ఎంత అండి నేను ఒకడినే అండీ నాలుగువేల ఆహా కొంచెం ఎక్కువగా ఉందండి తగ్గించరా అంతేనా అండి సరే అండి అయితే నాకు నైటు సెవెన్ ఓ క్లాక్కి అలా రాగలరా నైట్ జర్నీ సరే అండి వచ్చేటపుడు ఒకసారి కాల్ చేయండి సెవెన్ కల్లా వచ్చేయండి ఒకవేళ మీరు రావడం లేట్ అయినా నేను కాల్ చేస్తాను కాని త్వరగా రండి నాకు అర్జెంట్గా వెళ్ళాలి అక్కడికి నేను ఓకే అండి థాంక్యూ ఉంటానండి